నేను ఆన్లైన్లో ఫస్ట్ టైం ఆర్డర్ చేసిన సోపు ఆ ప్రోడక్టు సాఫ్ట్ టచ్ అనమాట ఆ సాఫ్ట్ టచ్ సోపు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ సాఫ్ట్ టచ్ నాకు నా స్కిన్ బాగా సాఫ్ట్గా ఉండి దానికి పేరుకి తగ్గట్టుగా సాఫ్ట్ టచ్ అంటే నిజంగా సాఫ్ట్ టచ్గానే ఉంది దీన్నీ ఒకసారి అందరము ట్రై చేసి చూడచ్చు